పశు సంరక్షణకు సహజ సేంద్రీయ పద్ధతులు వాడటం వల్ల కలిగే కొన్ని ఉపయోగాలు ఉపయోగాలు ఏవి మీ అయితే మేము పశువులను చాదుకుంటాం గడ్డి తీసుకొస్తాం గడ్డి తీసుకొచ్చి పచ్చి గడ్డే చాలా వరకు వాడుతాము ఎండిన గడ్డి కన్నా పచ్చిగడ్డే వాడినప్పుడు ఏం చేస్తాం కదా అంటే మంచి మీద మీదనే కోసుకచ్చి దాన్ని కాసేపు ఎండబెట్టి ఆ తర్వాత కడిగి ఎండబెడతాం ఎండబెట్టి మంచి క్రిమికీటకాలు లేకుండా శుభ్రంగా చేసి వాటికి వేస్తాం అవి తింటే మంచిగానే పాడిస్తాయి ఎగుమతి చేస్తాం అడి ఒక్కటి మళ్ళీ దాన్ని తెచ్చి కూడా అమ్మడానికి కూడా ఒక్కోసారి అట్ల కూడా చేస్తాం ఇగ ఎట్లంటే సారే ఇంట్లో కూడా మా పెద్ద వాళ్ళతోని కూడ ఇదే ముచ్చట ఎందుకంటే వాళ్ళతోని కూడా నేను వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాం కదా మా అత్త మామ ఉండంగా కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు ఎట్లా చేసుకుంటూ పోయారో మళ్ళీ వాళ్ళ తర్వాత మేము కూడా అలానే చేసుకుంటూ వస్తాన్నాము కనుక కొంచెం మా దగ్గర పాడి సె పశు సంరక్షణ అనేది మంచిగానే ఉంటుంది ఏమన్నా జబ్బులు వచ్చినాయి అనుకో డాక్టరు పిలిపిస్తాం చూపెడతాం దాని ఆరోగ్యం ఎట్లా ఉన్నది ఏం కథ అని వాళ్ళతోని తెలుసుకోని ఆ తర్వాత ఉంచమంటే రెస్టు ఉంచమంటే రెస్టుగానే లేకపోతే కొంచెం బయట తీసుకోమంటే బయట తీసుకోపోతాం కానీ పనికైతే తీసుకొనిపోము అది విషయం ఇగ అవి కూడా మన ప్రాణులాగానే కదా మనకి చేసిపెడతానంటే అవి కూడా మన ప్రాణం లాగానే అని దాన్ని చూసుకుంటూ మేము తౌడు పల్లి పిండి నువ్వుల పిండి పెసర పొట్టు ఇది మన తౌ ఇది కందిపొట్టు అవవ్వి అన్నీ పొట్లు దొరుకుతాయి కదా అవిటికి తౌడు లాగా పట్టి కుడితి నీళల్లో కలిపి కొంచెం పశుగడుగులు కూడా బియ్యం వంచిన నీళ్ళు కూడా అట్ల పోసి అవి కలిపి పెడతాం పాడి అయితే బాగానే ఇస్తాయి మాకు అన్ని విషయాలు మంచిగానే మంచిగానే ఉన్నాయి కొంచెం లాభసాటే అది